ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక విజయాలు చాలానే వచ్చాయి అంటే సన్రైస్ స్టార్ట్అప్ విలేజు లైఫ్ పసు ప్లూరల్ ఇన్ ఇన్నోవేషన్ ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఐఓటీ మీద వీటి మీద ఎన్నో సాంకేతిక విజయాలు వచ్చాయి అవి గవర్నమెంట్ తరపున అండ్ ఇం ఇంకొకటి ప్రైవేట్గా కూడా చాలా అవార్డ్స్ అందుకున్నారు ఇలానే ఆంధ్రప్రదేశ్ ప్రతీ ఒక్క రంగంలో సాంకేతికంగా కానీ ప్రతీ ఒక్క రంగంలో ఎదగాలని కోరుకుంటున్నాను